హలో సార్ నేను జస్వంత్ నేను మా స్నేహితులు అందరం కలిసి సంగీత ఉత్సవం కోసం టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నాను కానీ అనారోగ్యం కారణంగా నేను రాలేకపోతున్నాను దయచేసి నా టికెట్ను రద్దు చేయాలి అని కోరుకుంటున్నాను నా టికెట్ నెంబరు ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది తొమ్మిది సున్నా సున్నా సున్నా ఏడు ఎనిమిది దయచేసి ఈ టికెట్ను రద్దు చేయాలి అని కోరుకుంటున్నాను